నీటిని వడకట్టటం అనేది ఒక ప్రక్రియగా వాడతాము ఎందుకంటే నీటిని మనకి స్వచ్ఛంగా కావాలంటే కనుక ఈ మున్సిపల్ ట్యాప్లు లేకపోతే బోరు పంపులు నుంచి వచ్చే నీళ్ళని మనము శుభ్రంగా ఉంచుకోవడానికి దాన్ని కొంచెం వడకట్టాలి అంటే ఫిల్టర్ చెయ్యాలి అప్పుడే మనం దాన్ని తాగగలము ఫిల్టర్ చేయడానికి మనం వాడే పద్ధతులు ఏమిటంటే ముందుగా ఆ బోర్ పంపు దగ్గర ఒకా కాటన్ క్లాత్ అనేది కట్టి కాటన్ గుడ్డ అప్పుడు దాంట్లో ఉన్న నలకలు కానీ ఏదన్నా నాచు కానీ ఉంటే అది రాకుండా ఆ గుడ్డలోనే ఉండిపోయి మిగతా వాటర్ అనేది మనకి కిందకు రావడం జరుగుతుంది అదొక పద్ధతిగా వాడుతారు ఈ మధ్యకాలంలో అయితే ప్రతి చోట కూడా మెషిన్లు అనేవి వచ్చేశాయి మనం నీరు పోస్తే అందులో నుంచి మనకి మినరల్ వాటర్ లాగా బయటికి వచ్చే విధంగా మెషిన్లు అనేవి వచ్చేశాయి అందులో బోర్ వాటర్ వేసుకోవచ్చు అలాగే మున్సిపల్ వాటర్ వేసుకోవచ్చు ట్యాప్ల నుంచి వచ్చే వాటరు ఇలా వేసుకుని మనం ఆ మిషన్లో వేస్తే కనుక అది కొంచెం శుభ్రపరిచి వడకట్టినట్టు అందులో ఉన్న చెడు వ్యర్ధాలు అన్ని తీసేసి మనకి మినరల్ వాటర్ కింద బయటికి రావడం అనేది జరుగుతుంది అలాగే మేము చెప్పాలంటే మా ప్రాంతంలో ఇంటి ఇంటి దగ్గర ఉండి చేసుకునే విధానం ఏమిటంటే

వేడి చేస్తాం పొయ్యి మీద పెట్టి నీటిని వేడి చేస్తే అందులో ఉన్న ఇంకా సూక్ష్మ పదార్థాలు కొంచెం ఏవైనా నలకలు కాని అలాంటివి ఉంటే కనుక అవి కూడా మనకి పోతాయని నమ్మి నీటిని అనేవి కా కాచుతారు ఆ కాచిన నీటిని కొంచెం వడకట్టుకుని అప్పుడు తాగు తాగడమనేది జరుగుతుంది అలా చేస్తే కనుక మనం నీటిని అనేది కొంచెం వడకట్టి మంచిగా తాగడానికి ఉంటుందని ఇంటి దగ్గర అయితే ఇలాంటివన్నీ నే పాటిస్తారు